నేను ఫుడ్ అని ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఒక రెస్టారెంట్లో ఇప్పుడు నాకు ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టి నేను పేమెంట్ కూడా చేశాను నాకిప్పుడు నేను నా మైండ్ మార్చుకున్నాను నాకు ఇప్పుడు ఆ ఫుడ్ నేను క్యాన్సెల్ చేయాలనుకుంటున్నాను డ్యూ టు కొన్ని నాకు

నేను నా రిఫండ్ నా ఆర్డర్ సంఖ్య నా ఆర్డర్ నెంబర్ ఇది నా నా ఆర్డర్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నేను త్రూ యూపీఐ ద్వారా మీకు పేమెంట్ అనేది చేశాను సో నాకు నా నేను ఆర్డర్ క్యాన్సెల్ చేశాను సో యాస్ ఫార్ యాస్ పాజిబుల్ ఫాస్ట్గా నా అమౌంట్ నాకు రిఫండ్ చెయ్యండి